ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడానికి ఉన్న ప్రభుత్వ పథకాలలో ఒకటి ఆరోగ్యశ్రీ లేదా వై ఎస్ ఆర్ ఆరోగ్యశ్రీ ఇది ఇంతకుముందు ఉన్న వై ఎస్ ఆర్ ప్రభుత్వంలో ఉండేది ఈ యొక్క పథకం ద్వారా అనేకమంది పేద ప్రజలకు వైద్యాన్ని ఉచితంగా అందించారు అనగా ఆర్థికంగా వెనకబడిన పేద ప్రజలకు అర్హులైన పేద ప్రజలకు ఈ యొక్క ఉచిత వైద్యాన్ని అందించడం జరిగేది ఇంకను ఈ వైద్యాన్ని ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి కూడా డబ్బులు లేకుండా ఉచితంగా అందిస్తారు దాని మూలంగా వారికి కూడా ఎన్నో సౌకర్యాలు లే ఇంకా సహాయం దొరుకుతుంది